తీసుకున్న స్క్రూడ్రైవేర్లోకి నెగెటివ్ అంటే పెద్దగా ఏమి నెగిటివ్ అయితే లేదండి అది మనం స్క్రూస్ ఇప్పేటప్పుడు ఏంటంటే అది కిందికి పట్టుకోని పైన హ్యాండిల్ ఊడిపోతూ ఉంటుంది ఆ హ్యాండిల్ పెట్టినప్పుడు మాత్రం కొంచెం సమయం మాత్రం వృధా అవుతూ ఉంటుంది ఆ సమయం వృధా అవ్వకుండా ఉండాలంటే గట్టిగా ప్రెస్ చేసి మాత్రమే అవి స్క్రూస్ ఇప్పడం అలాంటివన్నీ చేయాల్సివస్తుందండి అదంతా తప్ప ఇంకా ఎక్కువగా మనకి ఇబ్బందైతే లేదు కొంచెం ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేసేటప్పుడు కొంచెం చేతులు నొప్పిగా అనిపిస్తుంటాయి అంతే తప్ప ఏమిలేదు